ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి ఇతర దేశాల సంస్కృతులకు చాలా తేడా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి అందరి దేశాల కంటే విభి విభ విభిన్నంగా చాలా ముందుగా ఉంటుంది సంగీతంలోనూ జానపద కలలోనూ విభిన్న వంటకాలలోను కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం చాలా పూర్వకాలం నాటిది అందులో ఎందరో ఋషులు తపస్సులు చేసి ఇతర ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు పూర్వం మన పూర్వీకులు ఎన్నో రకములైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి వంటకాలు ఔషధ గుణాలతో చేయవలసిన వంటి పనులు అలాగే ఎన్నో పుస్తకాలలో మనం జీవనం ఎలా గడపాలో ఇటువంటివి ఎన్నో రకాలుగా మనకు పుస్తకాల్లో రచించి వాటిని పదిలం చేశారు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ పుస్తకాలను తీసుకొని చదవడం వల్ల మనకి ఎటువంటి సమస్యకైనా కూడా సులువైన పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా ఇతరులు ఎటువంటి లో బుద్ధి చెడ్డ పనులకు వెళ్లకుండా వాటిలో కూడా ఎలా మనం వాటిని ఆపాలో కూడా ఆ యొక్క పుస్తకాలలో ఇతర ఇతర గ్రంథాల్లో కూడా లిఖించబడ్డాయి అలాగే సంగీతంలోనూ కూడా ఇతర దేశాల కంటే మనదేశంలోనే ఎన్నో వివిధ కళలైనటువంటి సంగీతాల్లో వాటికి వచ్చేటటువంటి నాదాలు రాగాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి కాబట్టి భారతదేశమనేది చాలా గొప్ప దేశం అందులోనూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాడడం వల్ల దేశభాషలందు తెలుగు లెస్స అని అంటారు